అవును నేను పిల్లలకు తెలుగు భాష నేర్పడం ముఖ్యమని అనుకుంటున్నాను తెలుగు భాష భారత దేశంలోని ప్రధాన భాషలలో ఒకటి మరియు భారత సాంస్కృతి వారసత్వంలో ఇది ముఖ్యమైన భాగంగా నేను అనుకుంటున్నాను తెలుగు భాష నేర్చుకోవడం వల్ల పిల్లలు తమ స్వంత సంస్కృతి మరియు వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి విలువైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుంది తెలుగు భాష నేర్చుకోవడం వల్ల పిల్లలకలిగే ప్రయోజనాలు ఏమనగా తమ స్వంత సంస్కృతి మరియు వారసత్వాన్ని అర్థం చేసుకోడం అది ఎలా అంటే భాష నేర్చుకోవడం వల్ల పిల్లలు తమ స్వంత సంస్కృతి మరియు వారసత్వం గురించి మరింత తెలుసుకోవడానికి అనుమతిస్తుంది అదేవిధంగా సంగీతాన్ని ఆస్వాదించడానికి కళలు సాహిత్యం తెలుగు భాషలో మాట్లాడే ప్రజలతో మరింత కనెక్ట్ అవ్వడానికి సాం సాధ్యమవుతుంది విలువైన నైపుణ్యాలని అభివృద్ధి చేయడం ఎలా అంటే తెలుగు భాష నేర్చుకోవడం వల్ల పిల్లలు కొత్త భాషను నేర్చుకోవడం సృజనాత్మకంగా ఆలోచించడం సమస్యలను పరిష్కరించడం ఈ రకమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది అలాగే ఉపాధి అవకాశాలను మెరుజు మెరుగుపరుచుకోవడం అనమాట అనేక ఉద్యోగాలు తెలుగు భాష నైపుణ్యాలకు అవసరమైన మాట్లాడే ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి తెలుగు భాష నేర్చుకోవడం ద్వారా పిల్లలు ఉద్యోగాలకు కూడా అర్హత పొందుతారు